స్కూల్కి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవడం మన తెలుగు రావడం తగ్గేది వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తెలుగు అనేది సబ్జెక్ట్గా అనేది జరిగింది కాబట్టి తెలుగు మీడియం పిల్లలు చేరడం వారికి తెలుగు గురించి చెప్పడం వారికి తెలుగు ఆధర్యం గురించి చెప్పడం తెలుగు రావడం రాయడం తెలుగులో మాట్లాడడం ఆడుతూ పాడుతూ తెలుగు నేర్పడం వల్ల పిల్లలు తెలుగు మీద మక్కువ చూపుతారు